హలో రాఘవ నేను అబ్దుల్ నువ్వు ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ చేయించుకోలేదు నువ్వు ఫస్ట్ వెళ్ళి తొందరగా బర్త్ సర్టిఫికేట్ చేయించుకో నువ్వు ఏమైనా పైచదువులు చదవడానికైనా నీకు టెన్త్ క్లాస్కి అయినా బర్త్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం అందుకనే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ముందుగా బర్త్ సర్టిఫికేట్ చేయించుకో అక్కడికి వెళ్ళాక నీకు వాళ్ళు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిలప్ చేసేసి నువ్వు వాళ్ళకి ఇస్తే నీకు ఒక వారంలో బర్త్ సర్టిఫికేట్ వస్తుంది అది వస్తే చాలా ఉపయోగం ఉంటుంది లేకపోతే నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది నువ్వు పదో తరగతి చదవాలన్నా హైయ్యర్ స్టడీస్ చదవాలన్నా నీకు బర్త్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం అందుకనే నువ్వు ముందుగా వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ చేయించుకో